నాకు ఇప్పుడు చాట్ తినాలనిపిస్తుంది నాకు చాట్ అంటే చాలా ఇష్టం చాట్ ప్రిపేర్ చేద్దాం అసల అసలు చాట్కి ఏమేమి కావాలి ఫస్టు బంగాళాదుంప తరవాత బ పచ్చి బఠాణీ ఈ రెండూ ఉన్నాయి ఇంట్లో ఇంకా కాన్సుంటే బాగుంటాది ఉల్లిపాయుంది పచ్చిమిర్చున్నాయి కొత్తిమీరుంది టమాటా కూడా ఉంది చాట్ మషాలా ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ బంగాళాదుంపని బఠాణీ రెండూ కలిసి ఉడకబెట్టి పక్కన పెడతాను ఈ రెండూ ఉడకబెట్టి పక్కన పెడితే వాట్లి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివి వేపేయడంకంటే ఉడకబెడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఉడకబెట్టి పక్కన పెట్టేసి అలాగే వేరుశనగకాయలని కాన్సు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వాటిల్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వే టమటా ఇవన్నీ కోసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇంతకీ నిమ్మకాయుంటే ఇంకా బాగుంటుంది ముందు ఈ ఉడకబెట్టినంతా కూడా ఒక బౌల్లో వేసేద్దాం ఈ బౌల్లో వేసాక ఈ ఉల్లిపాయలేసి పచ్చిమిర్చేసి కొత్తిమీరేసి ఇంకా కొంచెం బాగా కలిపి ఇంకా చాట్ మసాలా సాల్ట్ కొంచెం కారం ఆ పైన కొన్ని వేరుశనగకాయలు ఆ పైన ఈ కార్న్ చిప్స్ కూడా వేసి బాగా కలిపితే నిమ్మాకాయేసుకొని దానికి సరిపడ కొంచెం మిర్చి కొంచెం ఎక్కువేసుకోని తింటే అబ్బా చాలా రుచిగా ఉంటుందిది